హలో చెప్పండి ఆ చెప్పండి మీకు ఏ బ్రాండ్ చెప్పులు కావాలండి అన్నీ ఉన్నాయండి అన్ని బ్రాండ్ చెప్పులు ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంటుందండి క్వాంటిటీ కూడా క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుందండి మీకు తగ్గట్టు ప్రైస్ మీకు అంటే కొన్ని టైప్స్ ఉంటాయి కదండీ చెప్పుల్లో శ్యాండిల్స్ ఉంటాయి అలాగే స్లిపర్స్ ఉంటాయ ఓకే కలర్ ఏది కావాలండి మీకు అందులో ఓకే అందులో ఎలా ఏ స్టైల్లో కావాలండి మీకు శాండిల్సా లేకపోతే బేబీ వేరా ఓకే దీనికి త్రీ హండ్రెడ్ పడుతుందండి

ఇంకేమైనా కావాలాండి మీకు స్లిప్పర్స్ నార్మల్ అయితే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి దొరుకుతాయండి మీరు డైలీ వేర్కి వేసుకోవడానికి వన్ ఫిఫ్టీకి దొరుకుతాయి ఫార్మల్లో అయితే టూ త్రీ హండ్రెడ్ పైనే ఉంటాయండి